నేను విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను వెళ్లే ముందు నా యొక్క ఫోన్ రీఛార్జ్ ప్లాన్ చెక్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను రీఛార్జ్ ప్లాన్ నాది ఎంత ఉంటుందో చెక్ చేసుకుని మరియు విదేశాలకు వెళ్ళేటప్పుడు వేరే ఛార్జీలు పడతాయా లేదా అని కాల్ రేట్లను అర్థం చేసుకోవటానికి మొబైల్ ఆపరేటర్ యొక్క కస్టమర్ సర్వీసును సంప్రదించి విదేశాల యొక్క ఛార్జీలను కనుక్కొని ఉంటాను అన్నీ కనుక్కున్నాక మొబైల్ ప్లాన్ కోసం రోమింగ్ చార్జెస్ మరియు అంతర్జాతీయ కాలింగ్ రేట్లను కనుక్కుని నేను ఆ యొక్క ప్లాన్ని రీఛార్జ్ చేయించుకుని నా యొక్క ఫోన్లో వేసుకుని విదేశాలకు వెళ్తాను దీనివల్ల నాకు యొక్క ఫోను అందరికీ చేయటానికి అందుబాటులో ఉంటుంది దీనికోసం నేను మొబైల్ రీఛార్జ్ యొక్క ఆపరేటర్ కస్టమర్ సర్వీస్ని సంప్రదిస్తున్నాను వారిని కనుక్కొని నా యొక్క మొబైల్ రీఛార్జ్ ప్లాన్ అప్డేట్ చేయించుకుని విదేశాలకు ప్రయాణిస్తాను